మేడం గుడ్ ఈవినింగ్ మేడం మేడం మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ సెల్ ఫోన్లు దొరుకుతాయి అండి మీరు

నాకు వన్ప్లస్ మొబైల్ కావాలి అండి అంటే రేంజ్ ఎంత నుంచి ఎంత ధర వరకు ఎంత ధర నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఇంకా మంచి వర్షన్ ఉందా మేడం హలో మేడం ఓకే మేడం అది ఎంత పడుతుంది ఐఫోన్ అంత రేంజ్ వద్దు మేడం కానీ కొంచెం మంచిగా పీసు మంచిగా ఆగాలి ఇట్ల క్రింద పడినా కొంచం కరాబ్ అవ్వకుండా కరాబ్ అవ్వకుండా ఉండాలి ఓకే మేడం అన్నీ ఫీచర్స్ ఉంటయా మేడం మాకు

ఓకే మేడం మాకు స్క్రీన్ కార్డు వేసి ఇస్తారా మేడం అద్దం వేసి ఇస్తారా మీ నుంచి ఓకే పౌచ్ వేసి ఇస్తారా మేడం నాకు ఓకే మేడం ఇక్కడేమైనా నడుస్తున్నాయా మేడం మీ స్టోర్లో

మేము పెద్ద మొబైల్నే కొనుకుంటున్నాము కదా మీ షాప్లో నుంచి రేపు రమ్మంటారా మేడం షాప్ దగ్గరికి అయితే మరి వన్ ఇయర్ వరకు ఏదైనా రిపేర్ వచ్చిన మీరు చేసి ఇస్తారా మేడం ఓకే మేడం నాకు కొంచెం ఓకే మేడం ఓకే మేడం మీ అడ్రస్ పంపించండి మాకు మేము అక్కడికి మీ మీ షాప్ దగ్గరికి వచ్చి మేము ఫోన్ సెల్ ఫోన్ కొనుక్కుంటాము మేడం ఓకే మేడం సరే మేడం ఓకే మేడం థ్యాంక్ యు మేడం రేపు ఓకే మేడం